మీ ప్రాంతంలో లేదా సమీపంలో ఎన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి ఈ ఆసుపత్రులలో అందుబాటు ఖర్చును భరించే స్థోమత పరంగా మీరు ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందులు ఏమిటి మా మా ప్రాంతంలో చాలా ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి కానీ వాటికి వెళ్లే స్థోమత పేద పేద ప్రజలకు లేదు ఎందుకంటే అక్కడ చాలా అమ డబ్బులని ఈ తీసుకుంటారు కావున వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు దేనికి టెస్ట్ చేయించాలి అన్నా కానీ వాళ్ళు చాలా డబ్బులు అడుగుతారు కావున వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు అందువలన ప్రైవేట్ ఆసుపత్రులకు పేద ప్రజలు వెళ్లే ఆర్థిక స్థోమత లేకుండా ఉంటుంది ఈ రోజులలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు